ఆ ఏం కావాలి అండి ఎంత రేట్లో పది వేలేనా ఇంకా ఎక్కువ ఏమైనా పెట్టుకుంటారా ఆ

వివో ఎమ్ఐ ఇలాంటివి ఉన్నాయి అండి కొంచెం పదిహేను పదహారు అలా పెట్టుకున్నట్లయితే వివో కొంచెం ఇలాంటివి వస్తాయి ఆ అదే అంటే పది వేలు అంటే కొంచెం ర్యామ్ అది తక్కువగాను వస్తుంది మన కెమెరా ఫోకస్ అంత ఉండదు అది దానికి మీరు ఆ అవి అన్నీ ఒకటే రేటు అంటే అవి కూడా పదకొండు పదిన్నర అలా పడుతుంది ఆ ఓకే ఎప్పటికి కావాలి మీకు ఫోను ఆ ఓకే అంటే మీరు ఫలానా అది అని చెప్తే మా దగ్గర లేకపోయినా మేం తెప్పించి పెడతాం ఆ ఓకే ఆహ ఇప్పుడు ఈ అమౌంట్ సగం పే చేసి మీ ఆధార్ను ఒక ఫోటో ఇస్తే అహ మీదే పర్వాలేదు ఆ మే అంటే మళ్ళీ మేము పంపిస్తే మేం పెట్టుకోవాలి కదా ఆర్డర్ పెట్టుకోవాలి ఆ అందుకని అండి ఆ అంటే ఇప్పుడు సగం పే చేయాలి మనీ ఆ అవును అండి ఓకే అండి అయితే